అవును నేను బుక్ క్లబ్లల్లో చేరకుండా ఆన్లైన్ రీడింగ్ కమ్యూనిటీలల్లో పాల్గొంటాను ఇవి చదువుపై ఆసక్తి ఉన్న వ్యక్తులతో అనుసంధానం కావడానికి కొత్త పుస్తకాలను కనుగొనడానికి మరియు వివిధ సాహిత్య శైలుల గురించి చర్చించడానికి మంచి వేదికగా ఉంటాయి నేను ఈ కమ్యూనిటీలను సోషల్ మీడియా ప్లాట్ఫారంలో బుక్ రివ్యూస్ వెబ్సైట్లు మరియు ఫారంల ద్వారా కనుగొన్నాను ఉదాహరణకు గుడ్రీడ్స్ ఇది చదువురుల కోసం ఉన్న అతిపెద్ద ఆన్లైన్ ప్లాట్ఫారంలలో ఒకటి ఇక్కడ రీడింగ్ గ్రూప్స్ బుక్ రివ్యూస్ మరియు డిస్క్రిప్షన్స్లు లభిస్తాయి రెడ్రెడ్ ఈ ఫారంలలో పుస్తకాల గురించి విస్తృతంగా చర్చించబడుతుంది ఫేస్బుక్ గ్రూప్స్ కొన్ని ప్రత్యేకమైన రీడింగ్ గ్రూప్స్ ఉన్నాయి ఎక్కడైనా సభ్యులుగా చేరి చర్చల్లో పాల్గొనవచ్చు డిస్కార్డ్ టెలిగ్రామ్ వాట్సప్ గ్రూప్స్ కొన్ని గ్రూపులు రీడింగ్ ఛాలెంజ్లు బుక్ డిస్క్రిప్షన్స్లు నిర్వహిస్తాయి యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ బుక్ట్యూబ్ అండ్ బుక్స్టాగ్రామ్ ఇక్కడ పుస్తక సమీక్షలు రీడింగ్ సబ్జెక్షులు లభిస్తాయి నా అనుభవం చాలా మంచిగా ఉంది బుక్ క్లబ్లల్లో చేరు చేర్చుకోవడం కొంత కట్టుబడి ఉండేలా అనిపించవచ్చు కానీ ఆన్లైన్ కమ్యూనిటీలల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది నేను ఏ పుస్తకాన్ని చదవాలో ఎప్పుడు చర్చల్లో పాల్గొనాలో నా ఇష్ట ప్రకారమే ఉంటుంది కొత్త పుస్తకాల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల భాషల మరియు సాంస్కృతిక నేపథ్యాల నుండి చదువురుల అభిప్రాయాలను పొందగలను కొన్ని కమ్యూనిటీలల్లో రచయితలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశము ఉంటుంది రీడింగ్ హ్యాబిట్ను మెరుగుపరుచుకోవడానికి ప్రేరణ పొందడానికి ఇవి చాలా సహాయపడతాయి మొత్తంగా ఆన్లైన్ రీడింగ్ కమ్యూనిటీలతో నా అనుభవం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉంది ఈ బుక్ రీడింగ్ వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు